నేను మొదట్లో ఇష్టపడిన పుస్తకాన్ని చదివాను కానీ దానిని ఇష్టపడి ముగించాను ఈ పుస్తకం జేడీ సలీంగారు రచించిన ది క్యాచర్ ఇన్ ది రై నేను హై స్కూల్లో ఉన్నప్పుడు మొదటిసారి చదివాను మరియు అది చాలా బోరింగ్గా మరియు స్వయంతృప్తిగా అనిపించింది నాకు ప్రధాన పాత్ర హోల్డెన్ కాల్ఫీల్డ్ నచ్చలేదు మరియు ఈ పుస్తకం కేవలం గొంతెత్తడం మాత్రమే అనుకున్నాను అయితే నేను కొన్ని సంవత్సరాల తర్వాత పుస్తకాన్ని మరొక్కసారి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను మరియు నేను నిజంగా ఆనందించాను అని నేను తెలుసుకుని ఆశ్చర్యపోయాను మొదట్లో నచ్చకపోవడానికి కారణం నేను అర్థంచేసుకోలేనంత చిన్న వయసులో ఉండడమే అని అనుకుంటున్నాను ఈ పుస్తకం పరాయీకరణ గుర్తింపు మరియు నష్టం వంటి చాలా క్లిష్టమైన థీమ్లతో వ్యవహరిస్తుంది మరియు ఆ సమయంలో నేను వాటిని అభినందించేంత పరిణితి చెందలేదు నేను పుస్తకాన్ని మళ్ళీ చదివినప్పుడు నేను హోల్డెన్తో లోతైన స్థాయిలో కనెక్ట్ కాగలిగాను పరాయీకరణ మరియు ఒంటరితనం యొక్క అతని భావాలను నేను అర్ధం చేసుకున్నాను మరియు అతను ఎందుకు కోపంగా మరియు విసుగు చెందాడో నేను చూడగలిగాను నేను పుస్తకంలో హాస్యాన్ని మరియు టీనేజ్ మనసులో దాని అసంతృప్తిని కూడా మెచ్చుకున్నాను